నేను మొన్న డీమార్ట్కయితే వెళ్ళాను అక్కడేంటంటే నేను మా ఇంట్లో కర్టెన్సు అలాగే ఇంట్లోకి కావలసిన వస్తువులు అన్నీ కొన్నాను కర్టెన్ వచ్చేసరికి ఒకొక్కటి టూ హండ్రెడ్ పడింది అదేంటి నేను బయట ఒకవేళ నేను బయట చూసుంటే కనుక నేను బయట అప్పుడు తీసుకున్నప్పుడు ఒకొక్కటీ వన్ ఫిఫ్టీ అలా పడింది ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ వచ్చింది నేను తీసుకుంది ఫోర్ కర్టెన్స్ ఎయిట్ హండ్రడ్ ఇక్కడే అయిపోయినాయి అలాగే ఇంకా ఏంటంటే ఇంట్లోకి కావలసిన సామానులు అవన్నీ తీసుకున్నాను అదీ ఇంట్లోకి ఇంట్లో షోకేస్లో పెట్టడానికి బొమ్మలూ అలాగే ఇంకా సబ్బులూ అలాగే మ్యాగీ ప్యాకెట్టు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ తీసుకున్నాను అలాగే ఇంకా డోర్మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను వీటికే ఇలా కొన్ని ఇలా మీ ఇలా తీసుకున్నదానికే నాకు రెండు వేల ఐదొందలో మూడు వేలో అయిపోయినయి అక్కడే అలా అయినాయి ఇంకా సరే అని చెప్పి అదయిపోయింది కదా అని చెప్పి బయిటికొచ్చి బీసెంట్ రోడ్ వెళ్ళాము బీసెంట్ రోడ్ వెళ్తే అక్కడ ఏంటంటే ప్రతీ ఒక్కటీ చాలా అంటే చాలా తక్కువ రేటుకి దొరికింది నేను అప్పుడనుకున్నాను అయ్యో అనవసరంగా అక్కడ తీసుకున్నానే ఇక్కడ తీసుకున్నా బాగుండేది మరీ అక్కడ అంత రేట్ చెప్పారు నా దగ్గర ఇప్పుడు అనవసరంగా తీసుకున్నట్టున్నాను నేను ఇప్పుడు అనవసరంగా నేను తీసుకున్నదానికి వేస్ట్ అయిపోయిందే ఇక్కడ ఇంత తక్కువ రేటుంది అని చెప్పి చాలా బాధపడ్డాను తర్వాత ఇంక సరే ఇం తీసేసుకున్నానుగా అని చెప్పి ఇంకెక్కడా చిన్న చిన్న సామాన్లు ఏవయినా తీ తీసుకోవలసినవి ఉంటే అయి తీసుకొని నేనింటికెళ్ళేసరికి ఒకా పదకొండయింది అలా ఇంటికెళ్ళి ఇంకా ఇంట్లో సామాన్లవన్నీ సద్ది అంతా అయ్యి నేను పడుకునే సరికి ట్వెల్వ్ అయింది ఇంకా ఏంటంటే బయటే రెస్టారెంట్లో భోజనం కూడా చేసేసాము అక్కడ రెస్టారెంటొచ్చేసరికి చాలా బాగుంది అక్కడ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అక్కడ బిర్యానీ ఇంకోటి బిర్యానీ నేను తిన్నాను బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బావుంది అలాగే దాని టేస్ట్ కూడా చాలా బాగుంది స్మెల్లు అవన్నీ ప్రతి ఒకటి చాలా బాగుంది అక్కడ రెస్టారెంట్ కూడా సరౌండింగ్స్ కూడా అలాగే అక్కడ క్లీన్ చేసింది మొత్తం డైనింగ్ టేబుల్ మొత్తమంతా చాలా అంటే చాలా బాగుంది మేం కూర్చునే సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది అలాగే ఇంకా ఏంటంటే సరే అని చెప్పి మేము వచ్చేసాము నెక్స్ట్ డే ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళా ఫ్రెండు పార్టీ ఉందనంటే వెళ్ళాము డాబాకి వెళ్ళాము డాబాకి వెళ్ళి ఇంక సరే అని చెప్పి అక్కడ రోటీసునూను చికెన్ చికెన్ వెరైటీసు అలాగే చికెన్ ఫ్రైడ్ రైసు తిన్నాము ఆ రోజు నైట్ ఏంటి నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో టెన్ థర్టీ నుంచి ఒక లెవన్ థర్టీ ఆ టైం వరకు క్రికెట్ ఆడారు ఆ తర్వాత ఇంక సరే అని చెప్పి ఇంక టైమయిపోతుంది నాకూ హెల్త్ బాగోలేదని చెప్పి వచ్చేసాము వచ్చేసి ఇంకా మేము నైట్ వచ్చి పడుకొనే సరికి ఆ రోజు కూడా ఇంకా పన్నెండయిపోయింది రెండు రోజులు లేటుగా పడుకొని నేను త ఆ తర్వాత రోజు లేటుగా లెగిసాము లెగిసేసరికి పదకొండయిపోయింది అలాగ నిద్ర సరిగ్గా లేదా రెండు రోజులు మేమయితే చాలా సఫర్ అయ్యాము ఆ నిద్దర కోసము నిద్దర లేకపోవడం ఇలాగ ఇలాంటి సమస్యలయితే ఎదుర్కున్నాను